ఓకే మేమ్ అంటే ఇక్కడ చాలా మ చాలా ఉన్నాయి మ్యామ్ ఏపిలో అంటే ఇప్పుడు తిరుపతి తిరుపతి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానము అది ఒకటి సూపర్గుంటుంది మేడమ్ మైండ్ రిలీఫ్గా ఉంటుంది అలాగా దాన్ని చుట్టూ పక్క సరౌండింగ్స్లో కాణిపాకం అని ఒకటుంటది మ్యామ్ ఆ కాణిపాకము సూపర్గుంటుంది మ్యామ్ తిరుపతి తిరప్ బాగుంటుంది మ్యామ్ బాగా రిలీఫ్గా ఉంటుంది మాం అట్నుంచి అట్నుంచి అలా వస్తుంటే విజయవాడ ఒకటి సూపర్గుంటది మ్యామ్ అంటే విజయవాడ కనక దుర్గమ్మ చాలా ఫేమస్ మ్యామ్ ఇంకా శ్రీశైలంలో శ్రీశైలము కాశీ విశ్వేశ్వర స్వాముంటుంది మ్యాడమ్ అక్కడ సూపర్గుంటది మ్యామ్ మైండ్ రిలీఫ్గుంటుంది ఇలా ఇలా ఎ ఎక్కడ హిమాచలంలోన నరసింహస్వామి ఉంటాడు మ్యామ్ అదీ పర్లేదు మ్యామ్ మైండ్ రిలీఫ్గా ఉంటుంది మ్యామ్ ఊరేది మా అంటే అరుకు అరుకు వైజాగ్ వైజాగు అలా వైజాగ్లో మాములుగా తిరగడం బీచెస్సు బెచెస్ ఉంటాయి మ్యామ్ ఆ ఉంటాయి మ్యామ్ బస్సెస్సు లాడ్జెస్సు చాలా రూమ్సు ఎవైలబుల్గా ఉంటాయి మ్యామ్ మ్యామ్ ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి మ్యామ్ అంటే ఆ ఫేమస్సు మన బార్డర్స్లో ఉంటాయి మ్యామ్ ఆ బార్డర్స్లో ఉంటాయి మినిమం లద్ధా దుడుమా ఇవి మనకి ఒరిస్సా బోర్డర్ మధ్యలో ఉంటాయి మ్యామ్